మీ పుట్టినరోజు గిఫ్టు ఇంకా రాకపోవడం వల్ల మీరు ఆర్డర్ స్టేటస్ని తనిఖీ చేయాలనుకుంటే ఈ కింది చర్యలు తీసుకోవచ్చు ఒకటి ఆర్డర్ స్టేటస్ తనిఖీ చేయడం ఈకామర్స్ వెబ్సైట్ వెళ్లి మీరు ఆర్డర్ చేసిన ప్లాట్ఫామ్లోకి వెళ్లి మై ఆర్డర్ సెలెక్షన్ ఆర్డర్ స్టేటస్ను చెక్ చేయండి ట్రాకింగ్ ఐ డీ ద్వారా తనిఖీ షిప్పింగ్ వివరాలు ఉంటే అందులో ఇచ్చిన ట్రాకింగ్ ఐ డీను కొరియర్ వెబ్సైట్లో ఎంటర్ చేసి స్టేటస్ చూడండి ముఖ్యమైన వివరాలు వెతకడం

షిప్పింగ్ స్టేటస్ ఆర్డర్ కన్ఫామ్డు కానీ ఇంకా పంపలేదు షిప్పుడు రవాణాలో ఉంది అవుట్ ఫర్ డెలివరీ డెలివరీకి సిద్ధంగా ఉంది అయితే మీరు రానివ్వకపోతే కస్టమర్ కేర్ని సంప్రదించాలి మూడు ఎంపికలు మరియు తదుపరి చర్యలు కస్టమర్ కేర్కి సంప్రదించండి వెబ్సైట్ లేదా యా లు విభాగం ద్వారా చాట్ లేదా ద్వారా వివరాలు అడగండి కస్టమర్ సపోర్టుకి ఆర్డర్ ఐ డీ మరియు ట్రాకింగ్ నెంబర్ అందించండి కొరియర్ సర్వీస్ని సంప్రదించండి మీ ఆర్డర్ ద్వారా వస్తే వారి వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ నెంబర్ ద్వారా స్టేటస్ అడగండి డిలే అయితే రీఫండ్ ఆప్షన్ చూడండి డెలివరీ ఆలస్యం అయితే మీరు రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టవచ్చు